గుడ్ ఈవినింగ్ సార్ అవునండి

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు రాజమండ్రి నుంచి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సార్ మా సర్వీస్ కార్ రాజమండ్రికే రావాలా సార్ లేదంటే మీరు ఇక్కడికొచ్చాక మేం రిసీవ్ చేసుకోవాలా సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే సార్ మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారా సార్ అయితే ఓకే సార్ అయితే ఎంతమంది వస్తున్నారు సార్

ఓకే సార్ అయితే వాళ్ళందరికీ కూడా కార్ సర్వీస్ అయితే కావాలి సార్ అయితే మీకు నచ్చిన ఏసీ కావాలా సార్ నాన్ ఏసీ కావాలా సార్ ఓకే సార్ అయితే మీకు ఏసీ అంటే సార్ చిన్నపిల్లలు ఉన్నారా సార్ ఓకే సార్ అయితే మొత్తం ఏసీ అంత కార్ అంతాకూడా ఏసీ రావడానికి అయితే నేను ఒక మంచి కార్ అయితే మీకు చూసి అయితే మీ వాట్సాప్ నెంబర్కి పెడతాను సార్ అండ్ మీరు ఏ రోజు రావాలనుకుంటున్నారో చెప్తే సార్ నేను ఆ రోజు షెడ్యూల్ చూసి మీకు ఆ రోజు ఎక్కడెక్కడికి తీసుకెళ్తానో అన్న విషయం అయితే మీకు షెడ్యూల్ వేసి మీ వాట్సాప్ నెంబర్కి పంపుతాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ మీకు ఒక మంచి డ్రైవర్ని మీకు నచ్చిన క్యాబ్ని బుక్ చేసి మీ దగ్గరకి అయితే పంపిస్తాను సార్ మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీరు మేము అడిగినప్పుడు లొకేషన్ పంపిస్తే సార్ నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్ అయితే మీకు ఒకసారి మా ప్రొఫైల్ అయితే సెండ్ చేస్తాము చూడండి సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్ నేను ఖచ్చితంగా హాయ్ అని పెడతాను ప్రొఫైల్ కూడా సెండ్ చేస్తాను చూడండి సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్